మా ప్రాంతంలో శిక్షణలు ఎలాంటివి ఇస్తారు అంటే పిల్లలకు వాలీబాల్ నేర్పిస్తారు కబడ్డీ ఖోఖో షటిల్ ఇలాంటివి చేస్తారు డాన్స్లు నేర్పిస్తారు మళ్ళీ స్కూల్లా భరతనాట్యం కూడా నేర్పిస్తారు కానీ మా పిల్లలు బయటికి వెళ్ళి ఆడటానికి అయినా బయటకి వెళ్ళి డాన్సులు చేయడానికైనా ఏదైనా కూడా కొంచెం ప్రభుత్వం నుండి మాకు ఏమైనా ఇట్లా ప్రభుత్వం నుండి వచ్చి మీ పిల్లలని తీసుకెళ్ళి అక్కడ రా ఇవన్నీ చేపిస్తాము మేము అని చెప్పితే బాగుంటుంది అనే అనుకుంటున్నాము ఎందుకంటే మా దగ్గర పిల్లలకు చేయాలనే ఆశ బాగుంది కానీ మాకు చేయించేంత స్థోమత లేదు కాబట్టి ఈ శిక్షణలన్నీ ఇక్కడ పిల్లలు నేర్చుకుంటారు మా గ్రామంలో వాలీబాల్ షటిల్ మా స్టేట్ లెవెల్లో కూడా ఆడి వచ్చిన పిల్లలు ఉన్నారు మా దగ్గర కానీ స్టేట్ లెవెల్లోనే ఆగిపోతున్నారు ఎందుకంటే మా దగ్గర వాళ్ళకి ఆడే అంత శక్తి ఉంది కానీ మా దగ్గర పెట్టేంత స్థోమత లేదు అందుకే అక్కడే ఆగిపోతున్నారు ప్రభుత్వం వాళ్ళను గుర్తించి బయటికి తీసుకెళ్ళి బయట ప్రపంచం చూపించి ఆడిపిస్తే చాలా సంతోషపడతాము మా పిల్లలు కూడా ముందంజలో ఉన్నారు ముందంజలో ఇంకా ఉండాలనే మేము మనసారా కోరుకుంటున్నాము మా సమస్యలు కొంచెం పరిష్కరించి ఆలోచించి మా స్కూల్లో పె పిల్ల మా స్కూల్ టీచర్స్ అయితే బాగా స్టేట్ లెవెల్ వరకు వాళ్ళకు సాధ్య సాధ్యమైనంత వరకు తీసుకెళ్తున్నారు వాళ్ళకు సాధ్యమైనంత వరకు పిల్లలని ఆడిస్తున్నారు పాడిస్తున్నారు ప్రతీ ఒక్కటి నేర్పిస్తున్నారు ముఖ్యంగా కరాటే నేర్పిస్తున్నారు పిల్లలకి కరాటేలో కూడా మా ఊళ్ళో పిల్లలు స్టేట్ వరకు వెళ్ళి వచ్చినవారు ఉన్నారు చాలామంది వాళ్ళకు వాళ్ళు అక్కడ స్టేట్ లెవెల్లో వెళ్ళి వచ్చిన పిల్లలే ఇక్కడ మళ్ళీ స్కూల్కి వచ్చి ఫ్రీగా పిల్లలకు శిక్షణ ఇస్తున్నారు మాకు అందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మేము పైకి ఎదగకపోయినా పరవాలేదు కానీ మా ద్వారా ఇంకా నలుగురు బాగుపడాలని పిల్లలు ఆలోచించి స్కూల్లో నేర్పిస్తున్నారు బాగా అది దానికి సంతోషపడుతున్నాము ఆ సంతోషం ఇంకా రెట్టింపు కావాలి అంటే ఆ పిల్లలని ఇంకా పై లెవెల్లో చూడాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము